మా ప్రాంతంలోని డాక్టర్లు నర్సులు ఆరోగ్య రక్ష సంరక్షణ శిక్షణా కేంద్రాలు ఉన్నాయి మాకు ఎంతగానో అందుబాటులోనే డాక్టర్స్ ఉంటున్నారు మా ఊరిలో విద్యార్థులు కూడా చాలా మంది డాక్టర్సు నర్సులు చదువుతున్నారు వారు కాకినాడ రాజమండ్రి ప్రాంతాల్లోని నర్సింగ్ కళాశాలలోని మెడికల్ కళాశాలలోని వారు విద్యను బో విద్యను గ్రహిస్తున్నారు వారు కూడా మా ప్రాంతంలో ఓ మమ్మ రోగాలను అరికట్టే నర్సులుగా డాక్టర్లుగా మా ప్రాంతంలో ఉండబోతున్నారు వారు ఎంతగానో ప్రభావితమై మా కోసం వారిని కూడా ఎంతగానో అందిస్తున్నారు మా ప్రాంతంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు వారు కూడా ఎంతగానో మంచి ఆరోగ్యాన్ని చేస్తారు వారు గవర్నమెంట్ ఉద్యోగులు అయినా మా కోసం తన డబ్బును ఖర్చుపెట్టి ఉచిత సేవను కూడా మా కోసం చేస్తూ ఉంటారు